లేదండి ఇప్పుడైతే అన్ని సీట్స్ ఫిల్ అయిపోయాయి కాబట్టి మీకు వేరే సీట్ అరేంజ్మెంట్ చెయలేము అది ఇక మీరు ఫస్టే చూసుకోవాలి కదండీ ఇప్పుడు అన్నీ సీట్స్ ఫిల్ప్ అయిపోయాయి వేరే ప్యాసేంజర్స్ని ఇబ్బంది పెట్టలేం కదా లేదా మా ప్రస్తుతానికైతే ఎలాంటి సీట్స్ అవైలబుల్లో లేవు వేరే ప్యాసెంజర్స్ని మేము ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు ఇప్పుడు మీ ఒక్క దాని గురించి ఆలోచిస్తే వాళ్ళు కన్వీనియంస్ వాళ్ళు చూసుకుని మరీ బుక్ చేసుకున్నారు కదా ప్రతిసారి మేము మా బస్ని క్లిన్గానే ఉంచుతాము ఈసారి ఎలా వస్తుందో మాకు కూడా తెలియట్లేదు కానీ ఇప్పుడు మీకు రిజర్వ్ చేసిన ప్లేస్లోనే మీరు కూర్చోడం బెట్టర్ ఇప్పుడు మార్చడం ఎలా కుదురుతుందండి మీరే చెప్పండి ఇతర ప్యాసేంజర్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నేను చూస్తాను చూసి చెప్తాను కాకపోతే ఖచ్చితంగా మీకు వేరే సీట్ని ఇవ్వగలను అని మాత్రం చెప్పలేను కానీ నేను మాత్రం నా వంతు ప్రయత్నం చేసి చూస్తాను సరే అమ్మా మార్చడానికి ప్రయత్నిస్తాను అని చెప్తున్నాను కదా ప్రయత్నించి చూద్దాము ఒకవేళ దొరికితే ఖచ్చితంగా మారుస్తాను సరే ఖచ్చితంగా మార్చుతాను